యోగా ఒక శాంతికర అభ్యాసం కానీ అది కేవలం వ్యాయామం కాదు అది జీవనశైలి అనేక మంది వ్యక్తులు యోగాని కేవలం శరీరాన్ని నాశనం చేసేందుకు వాడుతున్నారు కానీ యోగా అనేక లోపాలను పరిష్కరించడం వల్ల ఆరోగ్యం మానసిక సమ సమ సమత్వం మనోబలం మరియు ఆత్మమూలం వంటి అనే ప్రయోజనాలను అందిస్తుంది యోగాని వ్యాయామం కింద పెట్టడంలో ముఖ్యం కాదు అది మానసిక ఆధ్యాత్మిక మనోశాంత్వం శరీర స్వస్థం మనోబలం సామర్థ్యం తెల్లని జీవితం మరియు అంతర్జాల అంశాలను విశేష అనుభవం అందిస్తుంది యోగా అభ్యాసం ద్వారా మానవుడు తన దైవిక స్వభావాన్ని అర్జితం చేసుకుంటుంది యోగాని నియమితంగా అభ్యసించడం మానవుని శరీర మనస్సు ఆత్మస్థితిని తీవురులుకొట్టుతుంది అలాగే యోగా మానవుని స్థితిని అందరూ అర్థం చేసేందుకు సహాయపడుతుంది యోగాని విధులు ఆసనాలు వ్యాయామం ధ్యానం మరియు ధారణ విధులను చేసేందుకు నియమితంగా పాటుగా అభ్యసించాలి ఈ విధులు మనసును నియంత్రించడం శరీరాన్ని బలపరుచుకోవడం మరియు ఆత్మ సంయమంలో సహాయపడతాయి యోగా ప్రతి వ్యక్తికి అనుకూలంగా ఉండాలి ఒకవేళ ఒక ఆసనాన్ని చేసి దర్భలం అవుతూ ఉండేందుకు ఇతర ఆసనాలు అనుకూలం అవ్వాలన్నా అనేక ఆసనాలు ప్రాణాయామం కనిపించడం వల్ల ఆ వ్యక్తికి అనుకూలం కాదు అని తెలిసినవారు యోగా విధులను అనుసరించకూడదు వ్యక్తిగత సమస్యలను వ్యక్తిగత స్థితిలోని ప్రకారంలో యోగాభ్యాసం చేసినప్పుడు అది ఫలితాన్ని కొన్ని క్షణాల్లో ఇవ్వడం అనేక విధాలల్లో చివరగా ఉంటుంది